కానీ నా అప్లికేషన్ గురించి నాకు ఎటువంటి సమాచారం అందలేదు దయచేసి నా అప్లికేషన్ స్టేటస్పై అప్డేట్ ఇవ్వగలరు నా అసెస్మెంట్ ఐడీ ఎనిమిడి మూడు నాలుగు ఐదు తొమ్మిది ఎనిమిది ఆరూ నాలుగు మరియు నా బ్యాంక్ అకౌంట్ యొక్క చివరి నాలుగు అంకెలు ఎనిమిది ఎనిమిది ఏడు ఎనిమిది